ఇటీవల సంవత్సరాలలో సుఫీ పాటలు ముఖ్యంగా కవ్వాలిలు ప్రజా ప్రజాదరణలో తిరిగి పుంజుకున్నాయి నుస్రత్ ఫతే ఆలీ ఖాన్ మరియు అబిదా పర్వీన్ వంటి కళాకారులు కొత్త తరం శ్రోతలను ప్రేరేపించి సమకాలీన సంగీతాన్ని ప్రభావితం చేశారు నుస్రత్ ఫతే ఆలీ ఖాన్ ఒక ప్రఖ్యాత కవ్వాలి గాయకుడు తన శక్తివంతమైన స్వరం మరియు ఆధాత్మిక ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందాడు అబిదా పర్వీన్ పాకిస్తాన్ గాయక గాయని స్వరకర్త మరియు సంగీతకారులు ఆమె సుఫీ సంగీత మరియు ఇతర కళాత్మక ప్రదర్శనలు ప్రసిద్ధి చెందింది అందువల్ల ఈ గాయకులు ఇష్టం